హలో అండి నేను ఎప్పటి నుంచో డిజిలాకర్ యాప్ని యూస్ చే స్తున్నాను మీకు తెలిసిందే కదా డిజిలాకర్ ఎందుకు యూస్ చేస్తారో మన మనకెంతో అవసరమైన డాక్యుమెంట్స్ లేదా ఇన్సూరెన్స్ కాగితాలు అవన్నీ సర్వ్ చేసుకోవడానికి వాడుతున్నా ఇది ఒక ఎప్పటి నుంచో వాడుతున్న అంటే ఒక ఐదు సంవత్సరాల నుండి నాకు బాగా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంటి పత్రాలు లేదా నా స్థలాల నా పేరు మీద ఉన్న స్థలాల పత్రాలు అన్నీ అందులోనున్నాయి చెప్పాలంటే నా సగం ఆస్తి మొత్తం సగం అస్తితో ఉన్న డాక్టుమెంట్లు మొత్తం అందులోనే ఉన్నాయి ఎప్పటినించో ఆ ఫాస్వర్డ్ అలాగనే ఉంది ఒక్క పాస్వర్డ్తోనే అన్నీ ఆ ఖాతాను ఉపయోగిస్తున్నాను కానీ ఇప్పటి ఇప్పటి చూస్తుంటే సైబర్ సైబర్లో చూసుకుంటే మనకి చాలా రకాలైన ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తున్నాం న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాను చాలా సైబర్ వెడగాలులు ఇలాంటి యాప్స్ మీద పడి మనకు ఆ పత్రాలను మార్పించి వాళ్ళ పేరు మీద రాయించేసుకుంటున్నారని విన్నాను అది విని నాకు చాలా భయమేసింది నా పాస్వర్డ్ ఎలాగన్నా మార్చుకోవాలని నాకర్థమైంది ఇంకేం చేయాల ఏం చేయలేక మార్చుకుందాం అని కోరుకుంటూ మీకు ఇది ఈ సందేశానిస్తున్నా ఎందుకంటే నా కుటుంబం నత్ మొత్తం నామీద ఆధారపడుంది చాలా సార్లు నాకు ఇప్పుడు అంతలా నేను ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడూ బయటకి క్యారీ చేయాలన్నా చాలా భయపడేవాడిని కానీ ఇప్పుడు ఆ డిజిలాకర్ ఉన్న ఉన్నందువల్ల అన్ చాలా భద్రంగా ఫీల్ అయ్యేవాడ్ని కానీ ఇప్పుడు వస్తున్న సైబర్ ప్రమాదాలు చూస్తుంటే నాక్కూడా కొద్దిగా భయమేస్తుంది ఆ పాస్వర్డ్ మార్చుకోవడానికి ఇక మా పాస్వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే మీకోసం చూశాను ఇప్పటివరకు రాలేదని ఈ సందేశాన్ని వదిలి వెళ్తున్నా కానీ మార్చుకుంటే నాకు ఎంతైనా అవసరం ఉంద్ అవసరమే కానీ అనవసరమైనాది ఏం లేదు చాలా చాలా ఆలోచించాను ఇది మార్చుకోవడానికి కానీ నాకు అవ్వడం లేదు కాబట్టి మీ సహాయం కోరుతున్నాను ఎంతైనా మీ సై సైబర్లోపన్ చేసే వాళ్ళు కాబట్టి ఎలాగైనా ఇది నాకు చేసూ చేకూరుస్తారని ఆశిస్తున్నాను నా పాస్వర్డ్ని కొత్త పాస్వర్డ్గా మార్చాలి కొత్త పాస్వర్డ్తో ప్రతిసారీ లాగిన్ అయినప్పుడు ఆ పాస్వర్డ్ అడుగుతాది ఆ పాస్వర్డ్ టైప్ చేసి ఆ పాస్వర్డ్ లోపలికెళ్ళి నాకవసరమైన డాక్టుమెంట్లు ఉపయోగించుకుంటాను దీన్ ద్వారా నేను సైబర్ వేటగాళ్ళ దగ్గర బలి అవ్వకుండా ఉంటా థ్యాంక్ యూ